నమస్కారమండి మాకు పుస్తకాలు కావాలండి మీ దగ్గర ఏ ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయండి వంద రూ వంద పేజీల పుస్తకాలు అయితే ఎంత ధర అండ్ రెండు వేల్ రెండు వందల పేజీల పుస్తకాలు అయితే ఎంత ధర అండి అయితే నాకు వంద పేజీలవి ఒక అయిదు పుస్తకాలు రెండు వందల పేజీలది ఒక అయిదు పుస్తకాలు కావాలండి అంటే ఇ ఇన్ని కొంటున్నాం కదండి మాకు ఎలాంటి డిస్కౌంట్ అలాంటివి ఏమి ఉండవాండి ఏం తగ్గించరా డిస్కౌంట్ పోగా ఎంత పడుతుందండి అంతేనా అండి ఇంక ఏం తగ్గించరా ఇప్పుడు మీరు తగ్గిస్తే మళ్ళీ తర్వాత కూడా మీ దగ్గరే వచ్చి కొనుక్కుంటాం కదండి సరే అండి పంపించండి ఇచ్చేయండి ధన్యవాదాలండి